మా పట్టణంలో నాకు అతి సమీపంలోనున్న ఆర్కే ఫ్యామిలీ రెస్టారెంట్ నుండి నేను నాకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నాను దానికి గాను ఆర్డర్ చేసే ముందు నాకు ఆ రెస్టారెంట్లో ఉన్న ఆహార పదార్థాల నాణ్యత గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను రేటింగ్ గురించి తెల్సుకోవాలనుకుంటున్నాను దానికిగాను నేను గూగుల్ యాపు ద్వారా ఆ రెస్టారెంట్ యొక్క నాణ్యత తెలుసుకోవాలని అనుకుంటున్నాను